హలో హలో స్వాతి గారేనా అండి మాట్లాడేది నేను ఇక్కడ మన దగ్గర కమ్యూనిటీలో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నామండి అదే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి ఏ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేస్తే బాగుంటది అని నేను మార్నింగ్ ఫైవ్ థర్టీకిలెగుస్తానండి కొంచెం వాకింగ్ చేస్తాను తర్వాత హాట్ వాటర్ అది బ్రష్ ఆఫ్టర్ బ్రష్ హాట్ వాటర్ అది తీసుకుంటాను తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేసి వన్ అవర్కి వెళ్ళిపోతానండి టువల్వ్కి లంచ్ చేస్తాను ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా స్నాక్స్ని సిక్స్కి డిన్నర్ కంప్లీట్ చేస్తానండి అవునండి ఓకే అండి ఆ ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ యువర్ సజషన్